నేను నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు అలాగే కొన్ని నియమాల్ను కూడా పాటిస్తుంటు పాటిస్తాను అవి ఏమిటంటే పొద్దున్నే ఐదు ఐదునర్ర ఆ ప్రాంతంలో లేవడం లేచిన వెంటనే ఆ కొంచెం నీటితో ముఖాన్ని కడుక్కొని ఆ రన్నింగ్ కి వెళ్ళడం అంటే జాగింగ్ లాగా కొంచెం చేస్తూ కొంత దూరమనగా ఒక రెండు మూడు కిలోమీటర్ ల వరకు మనం జాగింగ్ అనేది చేస్తూ వెళ్తాము దాని తర్వాత అక్కడ కాసేపు వాతావరణాన్ని మనం ఆస్వాదించి దాని తర్వాత అక్కడ ఏదైనా కొంచెం మంచి ప్ర స్థలాన్ని చూసుకొని అక్కడ కొన్ని ఎక్ససైజ్ అనేవి చేయడం ముఖ్యం అక్కడ ఎక్ససైజ్లు ఒక అరగంట సేపైనా చేయాలి చేసిన తర్వాత మనము శ్వాస అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి యోగ వాటిలోకి వస్తుంది శ్వాసని మనం లోపలికి మూడుసార్లు నాలుగు సార్లు పీల్చి ఒక ముక్కలో నుంచి వదలడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనకి శ్వాస అనేది అటువంటి రోగాలు రాకుండా ఉంటాయి ఉదయాన్నే రన్నింగ్ తోపాటు శ్వాస వ్యాయామం ఇలాగే కొన్ని ఆహార ఆహార విషయానికొస్తే ఉదయాన్నే మొలకలు లేకపోతే నానబెట్టిన బాదపు బాదం పప్పులు జీడిపప్పులు ఇలాంటివి కొన్ని తీసుకుంటే గనక మనము ఆరోగ్యంగా ఉంటాము దీనితోపాటు పొద్దునే లేసి జాగింగ్ అలాగే ఎక్ససైజ్ వ్యాయామం ఇలాంటివన్నీ చేసిన తర్వాత సాయంత్రం వాట్లకు కూడా మనము కొన్ని పద్ధతులనేవి పాటించాలి అంటే పడుకునే ముందు ఎటువంటి చెడు తిండ్లు తినకుండా ఆహారం అనేది కొద్దిగా తిని మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మన శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి మనం మన శరీరాన్ని ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంచుకుంటామో మన దగ్గరికి ఎటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి